మా ఊళ్ళో కొన్ని రోజుల క్రితం వర్షాలు ఎక్కువ పడటం వల్ల అందరు వరి నారులు వేసుకున్నప్పుడు చాలా మునిగిపోయినాయి అంటే కింద భూములు ఉన్న వాళ్ళ అందరివి మొత్తం మునిగిపోయి నారు అంతా పోవడం జరిగింది అప్పుడు పక్క వాళ్ళ దగ్గర ఉన్న సహాయ పక్క వాళ్ళ దగ్గర ఉన్న నారుని వీళ్ళు సహాయం చేసుకుని మళ్ళీ నీరు అంతా ఇంకిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ నారులు వేసుకొని మళ్ళీ పంట పండించుకున్నారు ఈ వర్షాకాలం వస్తున్నప్పుడు ఆ అధిక వర్షాలు ఎక్కువ పడినప్పుడు మాత్రం ఈ పంట నష్టాలు అనేవి జరగుతున్నాయి నష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారు అంటే పక్క వాళ్ళని నారు అడగడం వాళ్ళు సహాయం చేయడం వీళ్ళు నీరు ఇంకిపోయాక మళ్ళీ నారుని వేసుకుని మళ్ళీ ఆ నారుని ఉడుసుకోవడం అలాంటివి చేయడం వలన వీళ్ళు కొంచెం బస్తాలు తగ్గిపోయిన సరే పక్క రైతుకి సహాయం చేసినందుకు వీళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు